జానపద నృత్యం బాలీవుడ్ నృత్యం మరియు శాస్త్రీయ నృత్యం మధ్య తేడా సారూప్యతలు ఏమైనా ఉన్నాయా వివరంగా చర్చిస్తాము జానపద నృత్యం అంటే ఇంతకుముందు జనాలలో వేసేవారు ప్రజలకు అనుగుణంగా వారికి అర్థమయ్యే విధంగా జానపద గేయాలు కానీ వారి యొక్క బాడీ లాంగ్వేజ్ శరీరం యొక్క భాష తీరుగాని ఉండేది శరీరంతోనోటితో చెప్పే శరీరంతో చెప్పే బదులు తమ యొక్క శరీరంతో నోటితో చెప్పే బదులు శరీరంతో చెప్పేస్తున్న చెప్తారు జానపద నృత్యం ప్రదర్శించడానికి ఊరిలో ఉన్న ప్రతి ప్రతి ఒకరు చూడడానికి వచ్చేవారు మరింతగా ఎంతో ఇష్టపడేవారు వారి యొక్క ఆటలు పాటలు వినోదాలు అల్లరులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవి జానపద నృత్యం వేసేటప్పుడు ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను ఆనందభరితంలో ముంచి తేలేవారు అలా ఉండేది బాలీవుడ్ నృత్యాలు ఇప్పుడు ఎవరి లైఫ్ స్టైల్ తగ్గట్టుగా వారి యొక్క మెమరీ పవర్కు తగ్గట్టుగా ఎవరి యొక్క ఇష్టానికి తగినట్టుగా బాలీవుడ్ నృత్యాలు ఉన్నాయి శాస్త్రీయ నృత్యం మధ్య జానపద నృత్యం వాళ్ళు నృత్యానికి కొంచెం తేడాగా ఈ శాస్త్రీయ నృత్యం ఉండేది మనిషి యొక్క జీవన శైలిని తీర్చిదిద్దే విధంగా ఈ శాస్త్రీయ నృత్యం ఉండేది వాటి యొక్క తేడాలు సారూప్యతలు ఈ విధంగా ఉన్నాయి